నేను సాంకేతిక ప్రపం బయట ప్రపంచానికి దూరంగా వెళ్ళాను అలానే చాలా ప్రదేశాలు తిరిగాను నాకు తెలిసినంతవరకు నేను కొన్ని కొన్ని ప్రదేశాల గురించి నేను మీకు చెప్పగల చెప్పాలనుకుంటున్నాను ఒకటి అయనవోలు మల్లన్న టెంపుల్ అని వరంగల్లో ఉంటుంది నేనా టెంపుల్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయా ఎందుకంటే ఆ టెంపు ఆ గుడి మొత్తము ఒక్క మొత్తం ఇటు రాళ్ళతోనే రాళ్ళతోనే అప్పటి కాలంలోనే చాలా పెద్దగా కట్టారు ఇప్పుడు దేవుడు క అక్కడున్న వారిని కనుక్కోవడం ద్వారా తెలిసిందేంటంటే ఆ గుడిని ఆ మల్లన్న స్వామి దేవుడే ఆయన ఆయన వంటి చేతి ఉంటాయవట ఆ వంటి చెయితోనే ఆ బండల్ని ఎత్తి అలా గుడి మొత్తం కట్టుకున్నారంట నేనా గుడి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం పడింది చాలా ఆశ్చర్యపోయాను అక్కడ ఉన్న జనాలు ప్రకారం ఆ గుడి ఆ గుడి ఆయన రోజు గొర్రెల కాపరుగా అలా వెళుతూ బయటకెళ్ళినప్పుడు ఆయనకు సొంతంగా గుడుండాలనిచ్చేప్పేసి ఆ దేవుడే ఆ గుడి కట్టుకున్నాడంట ఆ గుడి కడుతూ ఆఖరి ఒక బండ ఆఖరి గోడ ఒక బండ పెట్టేస్తే ఈ గుడి మొత్తం తయారయితుందనే సమయానికి వాళ్ళ తల్లి వచ్చి చూసి ఆశ్చర్యంతో అనే మల్లన్న ఇంత పని చేస్తున్నాడా నా కొడుకా అని ఆ మాటతోనే ఇద్దరు శిలలుగా మారిపోయారంట బట్ ఆయన ఆపేసిన ఆ ఒక్క గోడతో సహా అంటే ఇప్పుడు చి లాస్ట్ గోడకి పెట్టాలని రాయి పెట్టాలని చెప్పాను చూడండి ఆ రాయి పెట్టే సమయంలో పెట్టలేదు బట్ ఇప్పటికి కూడా అది మొత్తం ఆగిపో అది పెట్టకుండా కూడా ఆ స్టాండ్ ఇప్పటికి కూడా ఆ గోడ చాలా ఇప్పటికి కూడా గుడి మొత్తం నిలబడింది నాకు చాలా బాగా అనిపించిందా గుడి మరొకరికి మరొక దిక్కు నేనెక్కడికెళ్ళానంటే నా ఫ్రెండ్స్తో కలిసి కిజర్ గుట్ట వెళ్ళే వాడిని కిజర్ గుట్ట కూడా చాలా నె చాలా కొండపైన గుడి ఉంటుంది చా జనాలు చాలా తక్కువగా వస్తారు కానీ స్నేహితులతో వెళితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను నా స్నేహితులను ఎప్పుడూ వెళుతూ ఉంటాను

ఆ గుడిలో విశిష్టత ఏంటంటే చాలా రకాల గుళ్ళుంటాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడే అనుకోకుండా ఏదో చెట్లు దగ్గర అన్నం భోజనం చేయడానికి వెళితే అక్కడ ఇంక లోపలకెళ్తే ఇంకో గుడుందని కూడా ఎవరికి తెలియదు మేమా గుడి లోపలికి వెళ్ళాము పంతులుగారు పంతులుగారు కూడా మాకు చాలా బాగా తీసుకున్నారు అక్కడ తీసుకున్న తర్వాత ఏం చేశారంటే అందరూ కొత్త కొత్త రకాలుగా గుడిలోకెళ్తున్నారు పెద్దపెద్ద కనిపించే అంటే గొప్పగా కనిపించే గుడిలోకెళ్తారు చిన్నగున్న కనిపించేసరికి ఎవరా గుడికి వెళ్ళట్లేదని తెలిసింది కానీ ఆ గుడి మాత్రం చాలా అద్భుతంగా కట్టారు చూడ్డానికి అడవిలో ఉంటుంది కానీ ఆ గుడి మాత్రం అద్భుతంగా ఉంది ఆ గుడిలో లోపలకి మేము వెళ్ళాము స్ ఆ పంతులు గారి ద్వారా మేము చాలా వరకు అందులో పూజలు చేయించాము పూజలు చేయించినంత సేపు మేము శివునికి అభిషేకం అష్టాం ఉన్నాయి గానీ చాలా వరకు చెప్పారు మేమయినంతవరకు మా అయినంతవరకు మేము చేసాము అటు పంతులుగారు ఆశ్చర్యపోయారు బట్ గుడిలో గుడి చాలా వరకు గుడ్లోకి దర్శించాను కానీ ఒక్కొక్క గుడిని చూస్తుంటే మాత్రం వాళ్ళు నిజంగానే ఆ దేవుళ్ళే కట్టుకున్నారు అన్నట్టుగా చేశారా మొత్తం రాళ్ళు కొన్ని గుడులేమో మొత్తం మట్టితోనే చేశారు ఇంకా నేను బాగా ఎళ్ళానంటే లక్నో లడాక్ వెళ్ళాను లాడాక్కెళ్ళినప్పుడు అక్కడ మొత్తం మంచు ప్రదేశం చాలా వరకు జనాలు అంటే మనము అంటామే ఋషులు గిషులని అది కూడా నేను ఋషులు చాలా వరకు చూశాను ప్రతి ఒక్కరు కూడా నేను అడిగినంతవరకు వాళ్ళేమంటున్నారంటే నిద్ర నిద్ర వాళ్ళు దేవుని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టారంట వాళ్ళు మాత్రం బయట ప్రపంచం గురించి వాళ్ళకనవసరం వాళ్ళు మాత్రం ఎప్పుడూ దేవుని ధ్యాసలోనే ఉంటునారని తెలిసింది దేవుడు ధ్యాసలో ఎంత బాగుంటాదో నాక్కూడా తెలీదు నేనీమధ్యనే విన్నాను వాళ్ళు చెప్పినంత సేపు నేను చూశాను నేను డీప్గా వెళ్ళిపోతున్నాను వాళ్ళెలా చెప్పారు వాళ్ళు చెప్పే చూసినామంటే ఇప్పట్లో ఉన్న సైంటిస్టులు గానీ ఎవరూ పనికిరారు వాళ్ళ మాటల ముందు ఈజీగా హిప్నటైజ్ అయిపోతాం దేవుని దిక్కెళ్ళాలంటే వాళ్ళతోనే అవుతుంది నాకు తెలిసిన వరకు ఇఫ్ చాలా వరకు ప్లేస్లు చాలా ఉన్నాయి మనం బయట ప్రపంచానికి దూరంగా ఉండాలంటే నాకు తెలిసినంతవరకు బెస్ట్ ప్లేసైతే గుడి ఎందుకంటే గుడ్లో ఉన్నంతవరకు మనకు గుడిలో అందరికీ గుడ్ వైబ్స్ అంటుంటారు కానీ నేను నమ్మలేదు బట్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను గుడిలో మాత్రం చాలా వరకు గుడ్ వైబ్స్ ఉంటాయి సో మనక్కూడా ఎటువంటి చెడు ఆలోచనలు రావు టెన్షన్స్ ఉండవు గుడికెళ్తే ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా అది ఎందుకో నాకు కూడా ఇప్పటికి కూడా తెలియదు చాలా వరకు గజ స్తంభమని చాలాచాలా గుడులున్నాయీ కానీ బట్ నాకు తెలిసి కొన్ని గుడులే ఇంకా నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తాను కూడా నా నమ్మకం ప్రకారం ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ మాత్రం తిరుపతి తిరుపతి కూడా చాలా రకాలు చెప్తున్నారు గుడి వెయ్యి పదమూడొందల మెట్లుంటాయాంట మీదికెళ్ళడానికి వెళ్ళే లోపు ఎంత అలసిపోతారో అది ఇదనంటున్నారు అరే నేనా గుడికెళ్ళాలే గుడికెళ్ళి ఆ విష్ణు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంత కష్టపడుతున్నారో అనుకున్నవి కూడా తీరుతాయని అంటున్నారు నేనది చూడాలే ఆ దేవుడు ఎలా చేసుకున్నాడు అని అది కూడా అన్నారు ఏమంటున్నారంటే మీకు లక్కుంటే వెళ్తారు లేకపోతే వెళ్ళరంటున్నారు గానీ నే చూడాలనుకుంటున్నాను చూస్తాను నా నమ్మకం నాది ఇలా నేను బయట ప్రపంచానికి దూరంగా వెళ్ళి చాలా వరకు నేను తెలుసుకున్నదేంటంటే ప్రశాంతత కావాలంటే గుడికెళ్ళొచ్చు మంచి ప్రశాదాశాలకెళ్తే ఇంకా మంచి మంచిగా ఉండొచ్చని నేననుకుంటున్నాను జై జైహింద్